ఆదాయాన్ని సంపాదించడానికి పూర్వకాలం ఇదివరకు వ్యవసాయ జంతువులను ఆవులను పొలం దున్నడానికి గట్ర ఉపయోగించేవారు ఆ వచ్చిన వడ్లు రోడ్ మీద వేసి తొక్కించి పొట్టు తీసి అలాంటి వాటికి ఇదివరకు ఉప్యొ పూర్వకాలం ఎక్కువగా ఉపయోగించేవారు ఇప్పుడు ఎవరు అలా ఉపయోగించట్లేదన్నమాట అలా ఉపయోగిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం